హలో నమస్తే అండి ఇది దుర్గా క్యాబ్ డ్రైవరేనా అండి అదే మేడం ఏం లేదండి మేము మా ఫ్యామిలీ అందరం కలిసి గుంటూరు వెళ్దాం అనుకుంటున్నామండి కాకినాడ నుంచి సో మీకు ఛార్జెస్ ఎంత పడుతుందండి గుంటూరు వెళ్ళడానికి మేమైతే ఒక ఫోర్ మెంబెర్స్ వస్తున్నామండి అందులో ఇద్దరు ఏజ్డ్ పీపుల్స్ ఉంటారు ఒక త్రీ థౌజండ్ అవుతుందా సార్ అంటే మేడం మీరు మాతో పాటు వన్ డే స్టే చేయాలండి ఎక్కు అంటే ఏం లేదు మాకు యూనివర్సిటీకి తీసుకువెళ్ళాలి గుంటూరు యూనివర్సిటీకి ఓకే అండి ఓకే సార్ మేము ఎక్కువైనా సరే మాకు ఓకే అండి మీకు ఫుడ్ అకామిడేషన్ కూడా అన్ని నేనే చూస్తాను సార్ అంటే మీరిప్పుడూ అంటే మాకు మీ కార్ అనేది అంటే ఎలాంటి కార్ అనేది మీరు తీసుకువస్తారు ఏంటా అని చెప్పేసి మాకు కొంచం ఏమంటారు ఫొటోస్ గట్ట పెట్టండి నాకు ఇదే నా వాట్సాప్ నెంబర్ మీకు హాయ్ అని పెడతాను కా అంటే అంటే మీరే వస్తారండి కా క్యాబ్ డ్రైవర్ కింద లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా వస్తారా

ఓకే సార్ ఓకే మేడం అయితే ఓకే అండి మీకు మేము మీరు మాకు పిక్స్ సెండ్ చేయండి అలాగే మేము గుంటూరు నుంచి అంటే గుంటూరు కొంచం యూనివర్సిటీ పని అయిపోయిన తర్వాత కొంచం గుంటూరు తిరిగేసి వద్దామనుకుంటున్నామండి అలా తిప్పుతారండి మీరు ఓకే అండి అంటే మేము లొకేషన్ పెట్టండి అంటే ఏం లేదండి అక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు సో వాళ్ళని కలిసి అక్కడినుంచి అలా కొంచం వాళ్ళతో టైం స్పెండ్ చేస్తాము ఒకేలా అక్కడ కాని స్టే చేస్తే ఒకవేళ స్టే చేయకపోతే మనం రిటర్న్ అయిపోతే ఓకే అండి ప్రాబ్లం లేదు ఓకే అండి అయితే ఓకే సార్ అంతే ఓకే మేడం మీ ఓకే అండి అవుతే మీరు ఏ పని పెట్టుకోకండి డేకి ఇచ్చే అమౌంట్ కూడా నేను మీకు ఇచ్చేయడం జరుగుతుంది మొత్తం క్యాబ్కు ఎంత అవుతుంది అన్నారండి త్రీ థౌజండా డిస్కౌంట్ గట్ట ఇంకేం రావండి సరే అండి అయితే మీకు మేము ఇన్ఫర్మ్ చేస్తామండి ఓకే అండి థ్యాంక్ యూ